నేను రెండు నెలల కిందట అమెజాన్లో ఒక షర్టుని కొన్నాను అది చాలా మంచిగా ఉన్నది ఆ షర్ట్ ఇప్పటికీ కూడా కలర్ ఏమీ పోలేదు అది అప్పుడు ఆ టైంలో నాకు చాలా తక్కువ పైసలకు వచ్చింది ఈ షర్ట్ నేను ఈ అమెజాన్ దీని షర్ట్ గురించి షర్ట్ని మా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను వాళ్ళు కూడా ఈ షర్ట్ని షర్ట్ని ఆర్డర్ పెట్టారు చాలా మంచిగా ఉంది అని వాళ్ళు కూడా చెప్పారు ఈ షర్ట్ మనకి తక్కువ ప్రైజ్లో దొరికింది అలాగే మా ఫ్రెండ్స్ కూడా నాతో అన్నారు ఏంటంటే ఈ షర్ట్ కలర్ ఏమీ పోతలేదు అలాగే ఈ షర్ట్ మీద వేరే షర్ట్స్ కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఈ అమెజాన్ వాళ్ళు కూడా ఈ షర్ట్ని కొన్నందుకు మంచి కూపెన్ నాకు ఇచ్చారు నేను మళ్ళీ ఇంకొక షట్టుని కూడా ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నాను ఈ రెండునెలల కిందట ఉన్న షర్ట్ చాలా మంచిగా ఉంది ఎందుకంటే నేను వేరే షర్ట్లు కూడా కొన్నాను బట్ ఆ షర్ట్లు అన్నీ చెడిపోయాయి అలాగే కలర్ కూడా పోయింది కానీ ఈ షర్ట్ మాత్రం చాలా మంచిగా ఉంది అలాగే మనకి తక్కువ ప్రైజ్లో వచ్చింది మనం వేరే వేరే ఆన్లైన్లో చూసుకుంటే వేరే షర్ట్లు చూసుకుంటే ఏమీ మంచిగా లేవు దీనితోని కంపేర్ చేసుకుంటే ఈ షర్ట్ మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది మా ఫ్రెండ్స్ కూడా నాతో అన్నారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పారు వాళ్ళందరూ కూడా ఈ షర్ట్ని కొన్నారు అలాగే ఈ షర్ట్ మనకి కూడా చాలా తక్కువ పైసల్లో దొరికింది మేమందరం ఈ షర్ట్ కొన్నాక చాలా రాయల్టీగా ఉంది అనిపించింది మా ఫ్రెండ్స్ కూడా అన్నారు అలాగే తక్కువ ప్రైజ్లో దొరికింది ఇలా ఇలాంటి షర్టులు మరెన్నో అమెజాన్లో ఉన్నాయి కనీ ఇదే ఇదే రూపంలో వేరే షర్టులు ఉన్నాయి తక్కువ ప్రైజ్కు వచ్చాయి కానీ వేరే దాంట్లో వేరే షర్ట్ మాత్రం నాకు నచ్చలేదు నేను ఏ వెకేషన్కి వెళ్ళినా కానీ ఏ పండుగలకి కానీ ఏవిటికి కానీ వెళ్ళినా కానీ నేను ఈ షర్టునే వేసుకోని వెలుతుంటి ఎందుకంటే నాకు ఈ షర్టు చాలా బాగా నచ్చింది మా ఇంటి వాళ్ళు కూడా ఈ షర్ట్ చాలా బాగా ఉంది అనన్నారు అలాగే ఈ షర్ట్ కలరు ఇప్పటికి కూడా పోలేదు మా ఫ్రెండ్స్ కూడా మేమందరం ఒకరోజు అందరం ఈ షర్టే వేసుకుంటే మేమందరం ఒకే సేమ్ షర్ట్ వేసుకున్నాము చాలా మంచిగా ఉంది అని వేరే వాళ్ళు కూడా అన్నారు ఈ షర్ట్ మాత్రం చాలా మంచిగా ఉంది మంచి లుకింగ్గా కూడా ఉన్నాది చాలా మంది ఈ షర్ట్ ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు అని చాలా మంది అడిగారు వాళ్ళకి నేను చెప్పాను అమెజాన్లో కొన్నాను అని వాళ్ళు కూడా ఈ చెట్లు షర్ట్ని చాలా మంది కొన్నారు ఇలాంటి షర్టులు మరెన్నో చాలా ఉన్నాయి అమెజాన్లో అమెజాన్లో మంచి మంచి షర్టులు దొరుకుతాయి ఈ షర్ట్ మాత్రం నాకు నచ్చింది ఆరు నెల్లకి కొన్నప్పటి నుంచి నేను సుమారు దీన్ని ఒక ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సార్లు వేసుకున్నాను నేను డైలీ కాలేజికి వెళ్ళేటప్పుడు కూడా వారంలో దీన్నొక మూడు సార్లు వేసుకొని వెళుతుంటి ఎందుకంటే ఈ షర్ట్ చాలా అంత బాగా నాకు నచ్చింది